మేడం చేప్పండి అండి అవును మేడం కిజిటాల్ ఏజెన్సీ అండి మీకు యే విదంగా సహాయపడగలను అండీ ఓకే మేడం మాములుగా ఎంతమంది వస్తారు అండి ఓకే మేడం ఏ డేట్నా వస్తరు మేడం ఓకే మేడం అయితేని టోంటీ ఫోర్త్నా వస్తారుకదా అండీ డైరెక్ట్ మీరు ఎక్క డైరెక్ట్ కాకినాడ వచేస్తారా అండీ లేకపోతె మేమ్ నే ఎక్కడికైనా రావాలా అండీ ఓకే మేడం ఓకే మేడం అయితేని మీ టోటల్గా మీరు ఎయిట్ మెంబర్స్ వస్తారా మేడం మేమ్ వినీ మినీ వాన్ ఏమైనా పెట్టమంటారా అండి లేకపోతే మాములుగా కారు సరిపోతుందా అండి మీకు మినీ కార్ ఒకటి పెడుతున్నాం మేడం ఓకే మేడం ఇదీ మినీ కార్ ఒకటి పెడుతాము అండీ ఎ ఓ ఇదీ ఏజ్డ్ పీపుల్స్ ఎమ ఎవరైనా ఉన్నారా అండీ ఓకే మేడం దాని గురించి ఓకే ఏజ్డ్ పీపుల్స్ ఉన్నారు కాబట్టీ అంటే మేడం ఇప్పుడూ ఏసీ కారు ఏ ఏసీ మినీ బస్ ఒకటి ప్రిఫర్ చేస్తం మేడం ఓకే మేడం అయితే ఇదీ బస్ కూడా ఏసీయేనా మేడం ఫుల్లు మేము అంటే ఇదీ మనకి స్లీపర్ కూడ ఉంటుంది స్లీపర్ బస్ మేడం అంటే ఏజ్డ్ పీపుల్స్ ఉన్నారు కాబట్టీ మీకు ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా లో పడుకోడానికి అట్టా అంతా బాగానే ఉంటుంది మేడం అలగే మీరు అక్కడికి వెళ్ళినప్పటికీ అదే మేడం మీరు ఫోర్ డేస్ అంతే ఉంట ఉంటారా మేడం లేకపోతే ఎన్ని డేస్ ఉంటారు మేడం వన్ వీక్ ఉంటారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఉంటుంది మాములుగా రూమ్స్ కట్టా మేమే అరేంజ్ చేస్తం మేడం అంటే కాకినాడలో ఒక టూ డేసు అలాగ లేకపోతె కాకినాడలో వన్ డే లేకపోతె మిగిత రాజమండ్రీ అలాగ రంపచోడవరం మొత్తం అన్నీ ఇంకక్కడే రిసార్ట్స్ కూడా ఉన్నయి మేడం రంపచోడవరం రాజమండ్రీ అయితేనీ కాకినాడాలో కూడా రిసార్ట్ ఉంది మేడం కానీ అదీ దూ మనకి బీచ్ దగ్గర మేడం అదీ కావలంటే మీకు అక్కడ కూడా బుక్ చేస్తం మేము రిసార్ట్లు ఓకే మేడం మీకు డిటైల్స్ అన్నీ నేను మీకు పంపిస్తాను అండి వాట్సప్ చేస్తాను మీకు అవి మ్ ఎంత అమౌంట్ అయింది మొత్తము అన్నీ ప్రిపేర్ చేస్తాను మేడం ఓకే మేడం థాంక్ యూ మేడం